ఇలా తెలుసుకోవడం ద్వారా మా మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి అలాగే కాపు అన్నది కూడా మంచిగా మాకు దిగుతుంది మనకి మళ్లీ వాళ్ళకి చుట్టుపక్కల ఏ కలుపు రాకుండా ఎలాంటి ఆ కలుపు తీయడానికి ఎలాంటి పనిముట్లు అనేవి యూస్ చేయాలి అన్నది కూడా ఆ రైతుల దగ్గర లేకపోతే పంటలు పండించే ఫార్మర్స్ దగ్గర మేము అడిగి తెలుసుకోవడం జరుగుతుంది